నమస్కారమండీ నేను మీషో నుంచి ప్లాస్టిక్ ప్లాస్టిక్ డబ్బాలు ఆర్డర్ పెట్టాను అవి ఒక పదిహేను డబ్బాలు వచ్చాయి డబ్బాలన్నీ బాగున్నాయి కిచెన్లో అవి యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయండి క్వాలిటీ అది చాలా బాగుంది కలర్ కూడా నచ్చిందండి సైజు కూడా చాలా బాగుంది కాస్ట్ వైజ్గా ప్రోడక్ట్ అది చాలా బాగుంది కాస్ట్ కూడా తక్కువ దానికి వచ్చింది తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా ఇలా ఇలాంటివే పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్కి కూడా సజ్జెస్ట్ చేస్తాను అన్ని అన్ని సరుకులు అవి సరిపోతున్నాయి అందులో క్వాలిటీ అది బాగుంది కలర్ కూడా బాగుందండి